అవును నేను డైలీ ఆడతాను వర్చ్యువల్ గేమ్స్ ఎలా అంటే పబ్జీ ఫ్రీ ఫయిర్ జీటీ జీటీ గేమ్ నా ఫోన్లో సపోర్ట్ చేయదు కాబట్టి నేను ఇంటర్నెట్ షాప్కెళ్ళీ పది రూపాయలిచ్చి అక్కడ ఆడతాను పబ్జీ నా ఫోన్లో ఆడతాను దానికి ఏం పైసలు తగలవు ఏం తగలవు అయితే నేను అవి డైలీ ఆడతాను దాంతో చాలా హ్యాపీనెస్ ఉంటుంది దాని తౄ కొంచెం బయట ఇలా ఇలా ప్లేసెస్ ఉంటాయో అవి తెలుస్తుంది దాంట్లో ఫైరింగ్ ఉంటుంది ఫైరింగ్ అంటే ఒకళకొకళ్ళు చంపుకోవడము చంపుకోవడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది అందులో అందులో అరవై మంది ప్లేయర్స్ ఉంటారు వంద మంది ప్లేయర్స్ ఉంటారు దాంట్లో మనకి టీమ్స్ ఉంటాయి టీంలో మనకి ఫోర్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఇలా ఉంటారు దా ఫోర్ మెంబర్స్ మనం ఫోర్ మెంబెర్ కలిసి అందు వంద మంది చంపితే మనకి చికెన్ డిన్నర్ అనేది ఉంటుంది చికెన్ డిన్నర్ అనేది చేస్తూ ఉంటే మనకు స్కోరింగ్ పెరుగుతాయి అందులో కొత్త కొత్త డ్రెస్సెస్ వస్తాయి కొత్త కొత్త ప్రదేశాలలో ఆడడానికి వస్తుంది అది ఒక వేరే గేమ్లా అంటే జీటీఏ కూడా సేమ్ ఇలానే ఉంటుంది దాంట్లో కూడా వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడము అది ఆడితే రియాలిటీ ఆడినట్టు ఉంటుంది అది వేరే ప్రదేశంలో వెళ్ళీ మనం రియల్లో చంపుకుంట్టునట్టు ఉంటుంది ఒక ప్రదేశం అనేది వేరేలాగ అది రియల్లో ఉంటాయి ఆ ప్రదేశాలనేటివి రియల్లో ఉంటాయి జీటీఏ కాని పబ్జీ కాని ఫ్రీ ఫయిర్ కాని ఫ్రీ ఫయిర్ అయితే నార్మల్గా చిన్నపిల్లలు ఎక్కువ ఆడతారు పబ్జీ పబ్జీ జీటీఏ కాని ఇవన్నీ పెద్దపిల్ల పెద్దపెద్దవాళ్ళూ ఆడతారు దాంట్లో పైసలు పెడతారు బెట్టింగ్ బెట్టింగేస్తారు ఇదీ నే నేను గెలుస్తే ఇన్ని అమౌంటు వస్తాయి అన్ని అమౌంట్ ఇస్తాం ఓడిపోతే నేను అమౌంట్ ఇస్తా ఒకవేళ గెలుస్తే నేనిన్ని అమౌంట్ ఇస్తాను జీ జీటీఏలో కూడా జీటీఏలో కూడా అలా అలానే పక్కపక్కన కూర్చొని ఆడుకుంటారు ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈ ఉంటుంది అలానే జీ ఇది వర్చువల్ గేమ్స్ కదా సో చాలా డైలీ ఆడేవాళ్ళు ఆడతారు ఈ గే గేమ్స్ అంటే పబ్జీ కాని ఇవన్నీ ఆడితే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకొని పబ్జీ ఇవన్నీ వీడియోస్ రికార్డ్ చేసుకొని యూట్యూబ్ ఛానల్స్ వేస్తే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పైసలిస్తారు ఇంకా ఇవి చాలా మంచిగా ఆడామనుకో పైసలు చాలా వస్తాయి పబ్జీ కానీయండి ఫ్రీ ఫయిర్ కానీయండి జీటీఏ కానీయండి ఇంకేవయినా గేమ్ వర్చ్యువల్ గేమ్స్ అంటే చాలా ఉన్నాయి అందులో నేనాడేవి మూడు ఈ మూడు గేమ్లలో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు అంటే ఫ్రీ ఫయిర్లో ఎక్కువుండదు బట్ పబ్జీ జీటీఏ వీటిలో పైసలు పెట్టి మరీ ఆడతానేను అంటే పబ్జీ అంటే డైలీ ఇంట్లోనే ఆడతాము జీటీఏ అంటే బయటెళ్ళి ఆడతాము పబ్జీ రికార్డు చేస్తాము మరి బయటకే వి బయటా వెళ్ళీ ఫ్రెండ్స్తో బెట్టింగేస్తాము ఫ్రెండ్స్తో ఆడతాము అలా ఫ్రెండ్స్తోటి ఆడుకోచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చంపుకోచ్చు దాంట్లో ఎన్నో ప్రదే అంటే కరాకిన్ ఇదీ బెరామోడా ఇలాంటి గే ఇలాంటి ప్రదేశాలుంటాయి అందులో అందులో డిఫరెంట్ డిఫరెంట్గా ఆడొచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్రదేశాలుంటాయి అందులో ఒకా లెవల్ ఆఫ్ సాటిస్ఫ్యాక్షన్ ఉంటుంది సాటిస్ఫ్యాక్షన్ ఉంటుంది సంతోషంగా ఆడొచ్చాగేమ్ అది ఆడితే మనం అన్నీ ఏం భాధలున్నా ఏమున్నా మర్చిపోతాము గేమ్ ఆడితే అది ఒక మంచి గేమ్ అంటే ఎక్కువాడొద్దు బట్ కొందరు ఎడిక్ట్ ఆయిపోతారు కొందరు దాని కోసము అది ఒక నిముషం లేకపోయినా చచ్చిపోతారు అది చాలా మంచిగా మంచి గేమ్స్ బట్ కొందరికి నెగిటివ్ అవుతుంది కొందరికి పాజిటివ్ అవుతుంది పబ్జీ అయితే మంచి గేమే నాకు తెలిసి పబ్జీలో అరవై మంది ఉంటారు వంద మంది ఉంటారు నలుగురం ఆడతాము అందులో కార్స్ ఉంటాయి బైక్స్ ఉంటాయి అవి తీసుకోనిపోయి గుద్ది గుద్ది చంపుతాము లేకుంటే స్ గన్సు తీసుకొని గన్స్ గన్స్ కలక్ట్ చేసుకొని అవి వీటితోటి చంపు చంపేస్తాము అవి ఒకా వేరే లెవల్ ఫీల్ వస్తుంది ఆ గన్స్ తీసుకొని వేరే వెరైటీస్ ఆఫ్ గన్స్ ఉంటాయి రియాల్టిలో గన్స్ అవి ఉంటాయి రియాల్టిలో ఏ గన్స్ అయితే ఉంటాయో అవి గేమ్స్ లలో ఉంటాయి అవి ఒక అంటే ఈకే ఈకేఎం గన్ షాటు వేరే వేరే గన్స్ ఉంటాయి అందులో బైక్సు కార్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఉంటాయి సూపర్ కార్సు సూపర్ బైక్సు స్పోర్ట్ బైక్సు ఇలా ఉంటాయి అందులో పబ్జీ పబ్జీలో అంటే చాలా అసలు చాలా చాలా మంచి గేమ్ అసలు దాంట్లో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది చాలా మంచి గేమ్ అసలు దానిలో త్రిల్లింగ్ అసలు అది ఆడితే ఒక లెవల్ ఆఫ్ సాటిస్ఫ్యాక్షన్ అసలు చాలా బాగుంటుంది ఆ గేమ్ ఒక్కసారి ఒక్కసారి అయితే నేనింట్లో చాలా దెబ్బలు తిన్నాను దా గేమ్ ఆడి ఆడి ఆడి దానికి ఎడిక్ట్ అయిపోయి ఇప్పుడిప్పుడు బయటకొచ్చాము ఆ గేమ్ ఆడి పబ్జీలో అసలు పబ్జీలో మునిగిపోయినామంటే అక్కడనే ఉంటాం అంటే గేమ్ ఆడుతూనే ఉండాలనిపిస్తుంది అది చంపుతూనే ఉండాలనిపిస్తుంది ఆడి ఆ ఫైటింగ్ రియల్లో కాదు కాబట్టి గేమ్లో చూపిచ్చుకుంటాం అవన్నీ ఎంత కోపమున్నా ఎంత ఫ్రెష్ట్రేషన్ ఉన్నా గేమ్లో చూపిచ్చుకోచ్చు అది వేరే లెవల్ సాటిస్ఫ్యాక్షన్ మంచిగా ఉండొచ్చు ఆ గేమ్ ఒక రేంజ్లో ఉంటుంది అంటే సాటిస్ఫ్యాక్షన్ చాలా ఉంటుంది ఆనందం ఉంటుంది అంతా ఉంటుంది అది వేరే లెవల్ అసలు చాలా మంచిగా ఉంటుంది అది